నేను వండేడప్పుడు తినేటప్పుడు పా పాటించే ఆహార సంబంధిత సాంప్రదాయాలు అంటూ ఏమీ లేవు ఎందుకంటే నేను మూడ విశ్వాసాలను నమ్మను వండుకోని మంచిగా వండుకోని తిని ఆరోగ్యంగా ఉండడానికి చూస్తాను విశ్వాసాలు చాలా మందికి ఉంటాయి పెద్దలకి ముందు వండింది పెద్దలకి పెట్టాలని అలగా కానీ నాకు అలా ఏమీ లేదు ఎందుకంటే మేము అవేమీ నమ్మము చక్కగా మంచిగా వండుకుని ఆరోగ్యకరంగా వండుకుని అది బాగా నీటుగా చక్కగా వండుకోని అందరం తినడానికి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం తప్ప కానీ సాంప్రదాయాలు అంటే సాంప్రదాయ వంటలు అవి వండుకుంటాము ఏంటి అంటే సున్నుండలు జంతుకులు అరిసెలు ఇలాంటివి వండుకోని తింటాము రుచిగా శుభ్రంగా వండుకోని తింటాము అంతే